మేడం నమస్తే అండి అవును మేడం చెన్నై లోకల్ గైడే మాట్లాడుతున్నా మేడం మీకు ఏవిధంగా సహాయపడగలనండి ఓకే మేడం అంటే కిక్ని ఎప్పుడొస్తారు మేడం మీరు ఓకే మేడం ఇరవై ఐదునొస్తారు కదండి అయితే ఇరవై ఐదున మాకు వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది ఏంటి అని మాకు రిపోర్ట్ వస్తుంది మేడం మాకు టు మాకు ట్వంటీ ఫోర్త్న వస్తుంది మీరు ట్వంటీ ఫిఫ్త్న వస్తున్నారు కాబట్టి మీకు ట్వంటీ ఫోర్త్న మీకు రిపోర్ట్ అని చెప్తాం మేడం మీము అంటే ప్రస్తుతానికి మాత్రం మాకు ఈ వన్ వీకు ఉన్న షెడ్యూల్లో మాకెటువంటి క్లయిమాటిక్ చేంజెస్ అనేది ఏమి మాకు చూపించలేదు అంత వెదర్ రిపోర్ట్ అంత బాగానే ఉంది మేడం ఒక వేళ మీరు రావాలనుకుంటే ఈ వన్ వీక్లో రావచ్చండి ఓకే మేడం వస్తే ఈ వన్ వీక్లో వస్తే మీకు కాకినాడంతా చూపిస్తాం మేడం ఒకవేళ వెదరు కొంచెము ఎండ కట్టా ఎక్కువుందనుకోండి ఓకే యా ఇక్కడ మన దగ్గరలోనే కాకినాడ దగ్గరలోనే మడా ఫారెస్ట్ ఉంది మేడం మీరు మడా ఫారెస్ట్ అనేది మేము తీసుకెళ్తాము క్లైమేట్ అనేది చాలా కూల్గా ఉంటుందండి సో మీ పిల్లలొచ్చినా పెద్దొలొచ్చినా ఎవరొచ్చినా క్లైమేట్ ఎటువంటి హీట్ లేకుండా మంచిగా ఉంటుంది మేడం అక్కడ మీకు ఎండనేదే తెలీదు మీరు కావాలంటే అక్కడ లంచ్ కూడా చేసేయొచ్చు మీరు అదయిపోయిన తర్వాత ఒక టూ టైము టూ థర్టీ టైమయితే మనం ఇలా బీచ్ సైడ్ రావచ్చు మేడం బీచ్ సైడ్ కూడా బాగుంటుంది సో మీరు బీచ్లో ఏయైన ఆటాడుకోడానికి గట్టా ఏమైనా అనుకుంటే ఆడుకున్న తర్వాత కూడా మనం పక్కనే రిసార్ట్లు ఉన్నాయి మేడం మీరకడొచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఏవైనా స్నాక్స్ తినాలనుకున్నా మీరు అక్కడ స్నాక్స్ అన్నీ మీరు తినేసి ఉండొచ్చు మేడం అలా అలగే మీరు అక్కడే లై లైట్ హౌస్ ఉంటుంది మేడం ఆ వ్యూ బావుంటుంది మళ్ళీ నైటు మీరు కావాలంటే ఆ లైట్ హౌస్ పైకెక్కి మీరేదన్నా డిన్నరు ప్లాన్ చేసుకుందామనుకున్నా ఏం చేసుకుందమన్నా మీరు అక్కడ ప్లాన్ చేసుకోచ్చు

అందుకే మేడం మీరు ఏ మీకు ఏ మీరు మాకు ఏ డేట్న వస్తారో మాకు దాని ముందు రోజు మాకు చెప్పారంటే ఆ ఈవెనింగ్ నేను షెడ్యూల్ అనేది మీకు పంపిస్తానండి షెడ్యూల్ అనేది మీకు పంపించానంటే మీరు దానిబట్టి మీరు ఒకవేళ రావాలనుకున్నా మీరు ఏమనుకున్నా మీకు మీ ఇష్టం అండి సో నేను షెడ్యూల్ అనేది మీకు పంపిస్తాను ఒకవేళ మీకంతా పర్లేదు రావచ్చు అనుకుంటే నాకు వెంటనే మాకు రిపోర్ట్ చూసి చెప్తే నేను మీకు మా లోకల్ గైడు పెట్టి మీకు ఏర్పాటు చేస్తానండి మీరు నా లోకల్ గైడుతో మీరు ఇంట్రాక్ట్ అవ్వచ్చండి ఆయన మొత్తం ఎక్కడెక్కడ తీసుకెళ్తా క్లైమేట్కి ఎక్కడ బాగుంటుంది ఏంటి మొత్తం అన్నీ ఆయన చూసుకుంటాడండి ఓకే నాకు ముందుగా మీరు ఇన్ఫర్మేషన్ అనేది నాకిస్తే నేను వెంటనే మీకు రియాక్ట్ అవుతాను మేడం

ఓకే మేడం థ్యాంక్ యూ మేడం